మేము స్టూర్ వేసుకున్నాము విజయవాడ అన్నవరము అవి చూసుకొని రావాలి అనుకున్నాము విశాఖపట్నం విశాఖపట్నం వస్తుంది కాబట్టి విశాఖపట్నం కూడా చూసుకొని రావాలనుకుని స్టూర్ వేసుకున్నాము ఒక క్యాబ్ బుక్ చేసుకుంటే వాడు అరవై వేల దాకా అడిగినాడు నలుగురే మేము నలుగురే అంటే కూడా నలుగురైనా ఒకరైన కూడా దానికి అంతే అయ్య రేటు అంతకు తక్కువ చేయలేదు అనేసి అన్నాడు ఆలోచించి చూస్తే ఇది యాడనో పోతూవుంది అనేసి మళ్ళా బస్సు ప్రయాణం చేస్తే పోతుంది అని మాట్లాడుకొని బస్కే బుక్ చేసుకున్నాము ఫస్ట్లో విజయవాడ పోయాము విజయవాడలో కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నాము వచ్చినాము మళ్ళా ఆడ నుంచి మస్తుగా బస్సులు ఉండాయిలే విజయవాడ దానికి అవి విశాఖపట్నానికి కానీ అన్నవరంకి కానీ విజయవాడ నుంచి మస్తుగా బస్సులు ఉన్నాయి మళ్ళా వచ్చినాము కింద టయానికి భోజనం చేసుకున్నాము ఈ మాదిరిగా విశాఖపట్నం పోవాలంటే బస్సు ఉండాది అనేసి ముందుగానే చేసుకోండి అనికాడ రిజర్వేషన్ చేసుకున్నాము రెడీగా భోంచేసి వచ్చేకాడికి బస్సు వచ్చింది అనేసి బస్సు ఎక్కాము మళ్ళా నేరుగా పోయాము ఇది విశాఖపట్నం పోయినాము విశాఖపట్నంలో దిగేసి అది హార్బర్ ఇది వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కొండపైన వెంకటేశ్వర స్వామి గుడి చూసుకున్నాము ఆ హార్బర్ చూసుకున్నాము పొద్దు పొడిచింది కొంచెం పొద్దు పోయిందంటే ఇక్కడ నుంచి అన్నవరం పోతే కూడా గుడి మూసేస్తారు ఏమనుకుంటే ఒక గంట టైం ఉన్నది మీరు ఆ యారికల్లా వెళ్లొచ్చు దగ్గరే కదా పోయినాము మళ్ళా రెడీగా బస్సు ఉనింది అన్నవరం బస్సు అన్నవరం బస్సు ఎక్కినాము పోయినాము పోయేకాడికి రెడీగా ఉనింది గుడి తెరిచే ఉనింది పోయి దర్శనం చేసుకుని అన్నవరంలో నరసింహ నరసింహ స్వామి దర్శనం చేసుకొని పట్టు దిగి వచ్చినాము కిందికి వచ్చేకాడికి ఇంకా పొద్దుపోయింది ఇంకా యేడికి పోయేదానికి లేదనేసి మేము అడ దగ్గర రూమ్ తీసుకొని పడుకున్నాము తెల్లారితో లేసినాము బుక్ చేసుకుంటే ఈ మాదిరిగా ఫలానా దగ్గర పోవాలా అనేసి బుక్ చేసుకుంటే నేరుగా పోయి ఆడికి మీరు అనుకున్న దగ్గరికి తిరుపతికి ఇక్కడ నుంచి బస్సు లేదు విశాఖపట్నం అన్నా లేదంటే విజయవాడ అన్న బుక్ చేసుకోండి మళ్ళ అడ నుంచి ఉంటాయి బస్సులు అనేసి అంటే విజయవాడ బుక్ చేసుకున్నాము విజయవాడ నుంచి మళ్ళ బుక్ చేసుకుంటే తిరుపతికి మళ్ళ నేరుగా తిరుపతికి బస్సులు తిరుపతి వచ్చి తిరుపతికి దిగినాము ఇంకా ఎట్టా తిరుపతికి వచ్చినాము అనేసి తిరుమలకి పోయేసి వచ్చేద్దాము అనేసి మళ్ళా అడ నుంచి తిరుమల బస్సు ఎక్కి కొండకి పోయినాము తిరుమలలో దర్శనం చేసుకున్నాము మళ్ళా అక్కడ నుంచి నేరుగా బస్సు ఎక్కినాము మళ్ళా నేరుగా వచ్చి తిరుపతిలో దిగినాము మళ్ళా అడ నుంచి నేరుగా వచ్చేసి కిందకి దిగినాము అడనుంచి శ్రీనివాసు మంగాపురం పోవాలనేసి అనుకున్నాము ఇంకా శ్రీనివాస మంగాపురం దగ్గరే కదా పోయేసి వద్దాము అనేసి మళ్ళా అడ నుంచి బస్సు ఎక్కి శ్రీనివాస మంగాపురం పోయినాము మళ్ళా ఆడ కూడా వెంకటేశ్వర స్వామి గుడి అన్ని క్యూ ఉండదు పోతూనే దర్శనం చేసుకొని వచ్చేసి నేరుగా పోయినామా దర్శనం చేసుకొని చూసుకున్నాము మళ్ళా వచ్చేసినాము మళ్ళా ఆడ నుంచి నేరుగా అప్పలాయ గుంటకు వచ్చినాము మళ్ళా ఆడ దర్శనం చేసుకున్నాము మళ్ళా ఆడనుంచి వచ్చినాము కోనక పోదాం కైలాస కోన పోయేసి వచ్చేద్దాము అంటే కైలాస కోనకు పోయినాము దర్శనం చేసుకొని ఆడపోయినాము కైలాస కోనలో మునిగినాము ఆడ స్నానం చేసేసి ఆ పూట గుడ్డలు గిడ్డలు ఆరనించి ఆడ పోయేసి ఈశ్వరి గుడిలో పోతే ద దర్శనం చేసుకుని ఆ పూట వచ్చినానికి మళ్ళా వచ్చినాము మళ్ళా అడ నుంచి ఆటో ఆటోలు ఉన్నాయి కొంచెం ఆటో ఎక్కి పుత్తూరుకి పోవాలంటే ఈ మాదిరిగా పుత్తూరుకి అయితే మనిషికి యాభై అవుతుంది అనేసి అన్నాడు ఏమియా ఈడ నుంచి ఇరవైయా ఆ రోడ్ లోకి అడనుంచి ముప్పై అంటే ముప్పై పదహైదు నుంచి పదహైదు రూపాయలు కదా అడ నుంచి పుత్తూరు పోయేది అంటే బస్ చార్జి ఇదే కదా అంటే పదహైదు రూపాయలు కాదుయా ఇరవై రూపాయలు ఇవ్వండి నేరుగా తోడుకొని పోయొస్తాను పుత్తూరుకి అనేసి అన్నాడు సరే అనేసి ఆడనుంచి నేరుగా వచ్చి ఆడనుంచి ఒక ఇరవై ఈడ నుంచి ఇరవై సరే పోతే పోనీ ఇంకా మారేది ఎందుకనేసి అదే ఆటోలో నేరుగా పుత్తూరుకి వచ్చేసినాము పుత్తూరులో దిగేసినాము ఇంటికి వచ్చేసినాము బాగా దర్శనం అయిపోయి